నేను చాలామందికి తోట నాటుకోవడంలో సహాయం చేశాను అది ఎలాగంటే మా ఇంటి పక్కనే ఉన్నటువంటి వారు వాళ్ళకి చిన్న స్థలం ఉంది అందులో మొక్కలు ఇంకా పాదులు కాయకూరల చెట్లు కాయకూరల మొక్కలు ఇంకా బీరకాయ పాదు అనపకాయ పాదు చిక్కుడుకాయ పాదు పెట్టుకున్నారు వీళ్ళకి పెట్టారు కానీ అవి ఏవి వేస్తే బలంగా పెరుగుతాయి అన్నది వాళ్ళకి తెలీదు కాబట్టి నన్ను కూడా పిలిచారు ఎందుకు ఇవి ఎక్కువుగా కాయలు కాయటం లేదని అప్పుడు నేను వాళ్ళ తోట నాటుకునేటప్పుడు వెళ్ళి సహాయం చేయటం జరిగింది అందులో ముఖ్యంగా ఏంటంటే ఆ చిక్కుడుకాయ పాదు ఎప్పుడు కూడా అలా కిందికి వదిలేకూడదు అది చెట్లను ఇంకా లేదంటే ఒక తీగను పట్టుకొని పైకి వెళుతు ఉంటుంది అలా వెళ్ళినప్పుడు మాత్రమే కాయలనేవి మనకి కిందకు పాదుల్లో కనిపిస్తూ ఉంటాయి వాటికి డైలీ పొద్దున సాయంత్రం మాత్రమే నీరు పెట్టాలి ఎండ కూడా తగిలేలా చూడాలని చెప్పాను అదా అలాగే

ఉల్లిపాయలు తరిగినటువంటి చెత్త ఇంకా మనకి టీ పొడి ఇంకా మనకి అదే ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎలా పనిచేస్తుందంటే నేను వాడి చూసాను డోలో టాబ్లెట్లు నా దగ్గర ఎక్స్పైర్ అయినవి ఉంటే మా గులాబీ మొక్కకి నేను వాటిని ఒక వాటర్లో కలిపి బాటిల్లో కలిపి ఆ వాటర్ని నేను దాన్ని మొదల్ చెట్ ఆ మొక్క వేళ్ళలో కొట్టటం ఇంకా చెట్టు ఆకులలో కొట్టటం జరిగింది అలా కొట్టిన ఒక వారానికి వాటికి చాలా పువ్వులు పూయటం జరిగింది కాబట్టి నేను కూడా వాళ్ళకి అదే చెప్పాను వాళ్ళు కూడా వాళ్ళ గులాబీ మొక్కలకి అలాగా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్లు ఒక వాటర్లో కలిపి కొట్టటం మొదలు పెట్టారు అలాగే వాళ్ళకి కనకంబరాలు ఎలా వేసుకోవాలో తెలీదు నేనే చెప్పాను అది ఎలాగంటే కనకాంబ్రం విత్తనాలు అనేవి మనం డైరెక్ట్గా ఎండలో ఎండబెట్టేసి వాళ్ళు చిమ్మేస్తే అవి రాలేదు అవి ఎలాగంటే నేన్ చెప్పాను ఒక అవి బాగా ఎండబెట్టేసాక ఒక వాటర్లో దాన్ని ఒక నైట్ అంతా నాన పెట్టేసుకోవాలి నానపెట్టాక తీసి దాన్ని మరలా ఒక పొడి క్లాత్ మీద వేసి ఆ తర్వాత అవి నీరంతా డ్రై అయిన తర్వాత మాత్రమే మట్టిలో కప్పిపెట్టేసుకోవాలి అప్పుడు మొక్కలు అనేవి కనకంబరాలనేవి మొక్క అనేది చాలా బాగా వస్తుంది పువ్వులు కూడా చాలా అందంగా పూస్తాయి అలాగే వాళ్ళు నన్ను ఎంత బాగా సలహాలు ఇచ్చినప్పుడు చాలా మెచ్చుకున్నారు అలాగే నేను వారి తోటకు సహాయపడినందుకు వారు వాళ్ళ యొక్క తోటలో కాసినటువంటి అనపకాయలు చిక్కుడుకాయలు పువ్వులు నాకు ఇవ్వటం జరిగింది